మతపరమైన ప్రదేశాలలో జరిగే కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఎలా నిర్వహించబడతాయంటే ఇప్పుడు చర్చ్లో ఉన్నాయంటే కొన్ని మా ప్రాంతంలో కొన్ని చర్చ్లు ఉన్నాయి ఒకటి రెండు కాదు దాదాపు ఒక పది నుంచి పదిహేను చర్చ్ల వరకు మా ప్రాంతంలో ఉన్నాయి అవి ప్రతిరోజూ ఏదో ఒక కార్యక్రమాన్ని జరుపుతూనే ఉంటాయి ఏదో ఒక కోటమీ ఏర్పాటు చేస్కొని అందులో వారు దేవుణ్ణి స్థుతిస్తూ ఉంటారు మనం చెప్పుకుంటే గనక ఆదివారం అనే రోజు వచ్చినప్పటికీ ఉదయాన్నే వారు దేవుని పాటలు పెడతారు అంటే ప్రజలకు సంకేతంగా ఉంటుందని అలాగే గంట అనేది కొడతారు ఇన్ని గంటలనేవి ఉంటాయ్ వాళ్ళకి ఆ గంటలు కొట్టి ఉన్న ప్రజలకు ఆ చర్చ్కి ఎవరైతే వెళ్తారో లేకపోతే మొత్తం అంతటికి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ తెలిసేలాగా గంట అనేది మోగించడం జరుగుతుంది ఆ తర్వాత వారు పాటలు పెడతారు పాటలు పెట్టి తొమ్మిది ఆ టైం ఆ సమయం వచ్చినప్పుడుకి వారు వారి ఆరాధన అంటే దేవుణ్ణి మహిమ పరచడానికి చేసే కొన్ని కార్యక్రమాలుంటాయ్ ఆరాధనని మొదలుపెట్టి దాదాపు అది ఒక గంట గంటన్నర్ర తర్వాత ఎవరైతే ఉంటారో ప్రసంగికులు అంటే పాస్టర్లు ఎవరో ఒకళ్ళు వస్తారు కాబట్టి ఎక్కువ ఆ సంఘ కాపరి ఎవరైతే ఉన్నారో వారు కొన్ని మంచి విషయాలు ఉన్నా వచ్చిన ప్రజలకు బోధిస్తారు బోధించిన అనంతరం కానుకలు పట్టడం ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి తర్వాత ఏదైనా కొన్ని ఉపవాస కూడికలు కానీ లేకపోతే ఆల్ నైట్ ప్రేయర్లని ఇలా కూడా వారు ప్రతి దాంట్లోనే జరుపుకుంటూ ఉంటారు ఏదో వారంలో ప్రతి ఒక్క రోజు ఏదో ఒక కార్యక్రమం అనేది జరుగుతూ ఉంటుంది అలా జరుగుతూ ఉంటూనే దేవుణ్ణి వారు స్థుతిస్తూ ఉంటారు అక్కడ కీర్తనలు అనే పాటలు పాడతారు లేకపోతే ప్రార్ధన్లు చేస్తారు అన్ని సమస్యల మీద వారి కుటుంబ సమస్యల మీద సంఘాల్లో జరిగే సమస్యల మీద లేకపోతే ఎక్కడన్నా ప్రమాదాలు జరిగితే ప్రమాదాల మీద ఇలాంటి వాటి అన్నిటి మీద కూడా వారు ప్రార్థనలనేవి చేసి ఇలాంటివి దేవుడికి మొరపెట్టుకొని జీవ్ జీవనాన్ని సాగిస్తూ ఉంటారు ఇంకా దేవాలయాలుంటాయ్ కొన్ని అంటే హిందువులు ఆచరించే కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలేంటంటే వారు ఉదయాన్నే గురువారం గాని సోమవారం గాని ఇలాంటి రోజుల్లో వారు ఖచ్చితంగా గుడికనేది వెళ్తారు గుడికి వెళ్ళి దేవునికి వారి అర్చనా లాంటిది అలాంటివి చేయించుకుని బొట్టు పెట్టుకుని అక్కడ ఇచ్చే ప్రసాదం అనేది తీస్కొని వారు వస్తారు అలా కొన్ని సందర్భాలుంటాయి అంటే రథసప్తమి అని అంటే సూర్య సూర్యలయంలో ఇలాంటి వాటిలో జరుగుతుంది అలాగే వినాయక చవితి రోజు లేకపోతే దేవి నవరాత్రులు ఇలాంటివన్నీ కూడా వారు గుడిలోనే జరుపుతారు అలాగే వారి ఇంటి దగ్గర కూడా ఉగాది రోజు లేకపోతే సంక్రాంతి రోజు లేకపోతే మకర సంక్రాంతి అంటారు ఇలాగ ఉంటాయ్ కదండీ ఇలాంటి ఏకాదశి రోజు ఇలా వచ్చిన ఒక ప్రత్యేక రోజుల్లో వారు ఇంట్లో పూజలు చేస్తారు దేవ్ దేవుడ్నో దేవతనో వారు పూజించి ఇంట్లో ఉన్న వాళ్ళందరి గురించి వారు మంచి జరగాలని కోరుకుంటూ వారి పూజించి అలాగే ఏంటవి పా ఉంటాయి కదండీ అవి నైవేద్యాలని అవని రకరకాల వంటకాలు చేసి దేవునికి అర్పిస్తారు ఇంకా ముస్లిమ్స్ అంటారా ముస్ మసీదులో కూడా వారు ఉదయాన్నే ఐదింటికి ఒకసారి ప్రార్థన అనేది జరుగుతుంది అలాగే సాయంత్రము మధ్యాహ్నము మధ్యాహ్నము ఒంటి గంటకి తర్వాత రాత్రి ఎనిమిది గంటలకి ఇలా నాలుగు సార్లు వారు ప్రార్థనలు పాల్గొంటారు వారు మసీదులో కూడా కాకుండా అలాగే కొన్ని ప్రాంతాలుంటాయ్ ఈద్ రోజు వారు ఒక ప్రత్యేకమైన ప్ర ఓ ప్రత్యేకమైన చోటుకు వెళ్ళి అక్కడ వారు ప్రార్థన్లు కొన్ని ఆరాధన లాంటివి చేసి అక్కడ నుంచి గుంపుగా వారు కొన్ని ప్రాంతాలకు తిరుగుతూ ఉంటారు ఇలా ఆ ప్రాంతాల్లో మతపరమైన ప్రదేశాల్లో ఇలాంటివి కార్యక్రమాలనేవి తరచుగా జరుగుతూ ఉంటాయి